నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ కావాలి శాండిల్స్ చూపిస్తారా శాండిల్స్ కావాలి ఆ ఓకే అది బాగుంది కాకపోతే వేరే కలర్లో లేవా చూపెట్టండి బ్లూ కలర్ బ్లాక్ కలర్ లేదా

సైజు సిక్స్ కావాలి

బ్లాక్ లేవా సరే ఒకసారి షూ మోడల్ చూపిస్తారా ఫ్లాట్ కావాలి ఆ నైక్ నైక్ ఆ ఎయిట్ హండ్రెడా వైట్ వైట్ కలర్లో లేవా షూస్ వైటు ఉండవా డార్క్ కలర్స్లో ఉన్నాయా బట్ వైట్ కావాలి నాకు సో స్టాక్ అయిపోయిందా వచ్చినప్పుడు చెప్పండి నాకు ప్రస్తుతానికి నాకు ఇప్పుడు కావాలి ఫుట్వేర్ సో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా మీ దగ్గర ఏమిటి అది ఆ చూపేట్టండి కంపెనీ కంపెనీ భాషానా మంచి కంపెనీ ఎంత ఎంత కాస్ట్ వీటికి ఫోర్ హండ్రెడా ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే కలర్ చూపించండి అన్ని కలర్స్ చూపెట్టండి

ఓకే ఓకే దెన్ బ్లూ కలర్ ఇచ్చేయండి ఆ సరే అండి ఆ సరే